వ్యక్తిగతంగా నాకు చదవటం చాలా ముఖ్యం ఎందుకంటే అది నా ఆలోచనలను విస్తరించడానికి జ్ఞానం పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం పుస్తకాలు చదవటం వల్ల మనసు క్రొత్త విషయాలు తెలుసుకుంటుంది క్రొత్తగా ఆలోచించడం తెలుసుకుంటాము జీవితాన్ని విభిన్న కోణాల నుంచి చూడటం నేర్చుకుంటుంది చదవటం వల్ల కేవలం పాఠాలు నేర్చుకోవడమే కాదు మన వ్యక్తిగతం కూడా మెరుగుతుంది మంచి పుస్తకాలు చదవడం ద్వారా నేడు నేను సాహిత్యం చరిత్ర విజ్ఞానం వంటి రంగాల్లో గొప్ప అవగాహన ఏర్పరచుకున్నాను అదేవిధంగా నా భాష నైపుణ్యాలు మాట్లాడే సామర్థ్యం కూడా పెరుగుతాయి ఇంకా చదవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది చదవడం అనేది ఒక మంచి అలవాటు ప్రత్యేకించి కథలు నవలలు చదివితే ఊహా శక్తి పెరుగుతుంది క్రియేటివిటీగా దారి కనిపిస్తుంది అందుకే నేను వ్యక్తిగతంగా చదవటం చాలా ముఖ్యం అనుకుంటాను ఇది నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చే ఒక శక్తివంతమైన సా సాధనమని నమ్ముతాను